నాన్న మనం రాబోయే వేసవికాలం సెలవులలో మనం అమెరికాకి వెళ్దామనుకున్నాం కదా అక్కడ ప్రదేశం కొన్ని చాలా బాగున్నాయి అన్నారు అందులో లిబర్టీ అండ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ పేరు పొందినటువంటి ప్రదేశం అంట మనం అక్కడికి వెళ్ళడానికి పాస్పోర్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది దానికోసం పాస్పోర్ట్ సేవా కేంద్రం వెళ్ళాలి మీరు నాతో వస్తారా నాన్న